తంబోలా గేమ్ ఆడతానమ్మ నేను ఆ తంబాలోకం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అది అంటే మీకు తెలిసిందే కదండి తంబోలా గేము హౌసీ నార్మల్గా ఫిజికల్ అయితే అంత ఇంట్రస్ట్ ఉండదు అలాగే ఇలా ఆన్లైన్ కూడా ఆడితే అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది అది కూడా అందులో ఆడడానికి కూడా ఒక కొంచెం చాలా హ్యాపీనెస్ కూడా ఉంటుంది ఎందువలన అంటే హౌసీ నెంబర్స్ వన్ బై వన్ చెప్పడం ఏ నెంబర్ వస్తే మనం ఫాస్ట్గా కొట్టి జల్దీ జల్దీ జల్దీ అని చెప్పడము ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఆఫ్ లైన్ అని చెప్పడం ఇలాగా అంతా అయిపోయాక లాస్ట్ హౌసీతో ఉన్నప్పుడు హౌసీ ఆడాక ఇంక అన్నీ అయిపోయినాయి ఇంక అన్నీ లైన్సు అయిపోయినాయి హౌస్ లైన్స్ జల్దీస్ లైన్స్ ఇంకా చాలా రకరకాల ఇప్పుడు చాలా రక రకరకాలు పెడుతున్నారు అవన్నీ అయిపోయినాయి ఇంక ఓన్లీ హౌసీ ఒకటి ఉంది హౌసీ అన్నాక జస్ట్ అది ఒక ఒక నెంబర్ ఉంటుంది ఆ ఒక నెంబర్ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తామంటే అంత వెయి అంతలా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఆలోచిస్తు ఉంటాము అలాంటి టైంలో ఆ నెంబర్ వచ్చి హౌసీ అన్నామనకో అందులో ఉన్న ఆనందం వేరు ఎంత బాగుంటుందో ఆ సంతోషం కట్టని